నేను ఎక్కువగా చూసేదే క్రికెట్ క్రీడ నాకు క్రీ క్రికెట్ క్రీడ అంటే నాకు చాలా ఇష్టం నేను నాకు క్రికెట్ కం క్రికెట్ గురించి సంబధించిన ఏమైనా ఉంటే నేను న్యూస్ పేపర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వే టు న్యూస్ ఒక యాప్ వేరే వేరే యాప్ ద్వారా అప్డేట్స్ తెలుసుకుంటాను న్యూస్ పేపర్ ద్వారా అయితే న్యూస్ పేపర్లో లాస్ట్ పేజీల స్పోర్ట్స్ పేజీ అని ఉంటుంది ఆ స్పోర్ట్స్ పేజీల వస్తాయి క్రికెట్ గురించి ఫుట్బాల్ గురించి అన్ని క్రీడలు గురించి వస్తాయి మ్యాచ్ అయిపోయినాక వస్తుంది అన్నమాట అది ఇంకోటి క్రిక్బస్ క్రిక్బస్ అలాగా క్రిజ్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా చూడవచ్చు మ్యాచ్ ఎప్పుడుంది రేపు ఉందా ఈరోజు ఉందా అన్నీ చూసుకోవచ్చు ఇంకా ఇన్స్టాగ్రాములో అయితే రీల్స్ వస్తుంటాయి ఇప్పుడు వాళ్ళు మీమ్ పేజ్ వాళ్ళు కానీ వాళ్ వేరేవేరే అకౌంట్లో అప్పుడిది అప్పుడు విన్ అయితే అప్పుడప్పుడు ఫోటోలు పెడుతుంటారు ఆ ఫోటోలతో మనం తెలుసుకోవచ్చు ఆ ఫోటో ద్వారా నేనైతే స్టోరీలు పెడుతుంటాను ఏ మ్యాచ్ విన్ అవుతుంది విన్ అవుతుందని

మనం పత్రికలో లాస్ట్ పేజ్ ఫ్రంట్ పేజ్ కాకుండా లాస్ట్ పేజ్లో మనకి స్పోర్ట్స్ పేజ్ అని ఉంటుంది ఆ స్పోర్ట్స్ పేజ్లో మన క్రికెట్కి సంబంధించిన వన్ని ఉంటాయి అక్కడ మనం చూడవచ్చు ఇంకా టీవీ ద్వారా కూడా చూ మనం తెలుసుకోవచ్చు టీవీలో చూస్తూ టీవిలో లైవ్ వస్తాయి లైవ్ చూస్తూ మనం చూడచ్చు నేనైతే టీవీలోనే చూస్తుంటాను ఫ్రెండ్స్తో అందరు క ఒక్కటే దగ్గర కలిసి లైవ్ చూస్తూ చాలా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ చూడవచ్చు ఒక థమ్స్అప్ తీసుకొని ఒక తింటూ మాట్లాడుతూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ చూడవచ్చు ఇంకోటి హాట్స్టార్లో కూడా లైవ్ వస్తుంది హాట్స్టార్ల లైవ్ ఇంకా కూడా చూడవచ్చు అన్ని మ్యాచ్కి సంబంధించినవే లైవ్ వస్తుంది హాట్స్టార్ల లైవ్ చూడవచ్చు మనది కొన్ని యాప్స్ ఉన్నాయి ఆ యాప్స్లో లైవ్ చూడవచ్చు నాకు క్రికెట్లో ధోని ధోని అంటే నాకు చాల ఇష్టం ఆయన జెర్సీ నెంబర్ వచ్చేసి సెవెన్ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అవ్వబోతుంది మార్చ్ల అప్డేట్ ఎలా వచ్చినై ఎలా తెలుసుకున్నా అంటే న్యూస్ పేపర్ ద్వారా మరి ట్విట్టర్ ద్వారా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ మనం చూడవచ్చు మళ్ళీ క్రిక్బజ్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్లో అప్పుడదప్పుడే అప్డేట్ అవుతుంటాయి ఆ యాప్లో చూడవచ్చు

నేను ఎక్కువగా ఇండియా మ్యాచులే చూస్తుంటాను ఐపీఎల్ అంటే మళ్ళీ ఐపీఎల్లో ఐపీల్ లీగ్లో అన్ని మ్యాచెస్ చూస్తుంటాను ఎక్కువగా సీఎస్కేదే చూస్తుంటాను సీఎస్కే టీం అంటే నాకు చాలా ఇష్టం ఆ జెర్సీ కలర్ ఏమో యెల్లో అని ఉంటుందిఈ సీఎస్కే ఫైవ్ టైమ్స్ ట్రోఫీ గెలిచింది మహీంద్రసింగ్ అంటే నాకు చాలా ఇష్టం మహింద్రసింగ్ ధోని షార్ట్కట్గా మాహి అని అంటారు లేదా యంయస్ఆర్ అంటారు ఈ సారి లాస్ట్ ఛాన్స్ ఉంది ఇదే లాస్ట్ ఐపీఎల్ ఆడతాడు తర్వాత ఆడడు మనకు స్పోర్ట్స్ గురించి లేదా న్యూస్లో వార్తలు గురించి మనం ఇలా తెల్సుకుంటా మనం ఇలా తెలుసుకోవాలి అంటే

అది క్రిక్బజ్ అనే యాప్ ఉంటుంది అందులో తెలుసుకోవచ్చు మన ఫోన్లో నో నోటిఫికేషన్ వస్తుంటాయి రేపు మ్యాచ్ ఉంది అంటే రోజు మ్యాచ్ వికెట్ పడినపుడు లేదా సెంచరీ కొట్టినప్పుడు ఫిఫ్టీ అయినప్పుడు ఏమైనా రికార్డుకి సంబంధించినప్పుడు ఆ మనకి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మనం క్రికెట్ని చూడవచ్చు

మనకు పత్రికల్లో లాస్ట్ పేజీలో చూడవచ్చు స్పోర్ట్స్ పేజ్ అని ఒకటి ఉంటుంది అందులో అన్ని క్రీడలకి సంబంధించినవి అన్నీ చూడవచ్చు